నేను నా కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి యాత్రకు బయలుదేరాను అయితే మా కుటుంబ సభ్యులం అందరం కలిసి పద్దెనిమిది మంది ఉండటంతో మేము మినీ వ్యాన్ బుక్ చేసుకున్నాము అయితే మనిషికి వెళ్ళి రావటానికి ఆరు వేల రూపాయలు అయ్యింది అయితే అందరం కలిసి బయలుదేరి వెళ్ళినప్పుడు మూడు రోజులు ప్రయాణంగా అనుకోని బయలుదేరడంతో అందరం ముందుగానే లగేజ్ సర్దుకోని బయలుదేరి వెళ్ళాము అయితే బయలుదేరినప్పుడు సాయంత్రం బయలుదేరడం జరిగింది మేము అందరం కలిసి విజయనగరం ఎస్విన్ హోటల్ దగ్గర కలిసాము అక్కడ స్టార్ట్ అయ్యాము బస్ ఎక్కి అయితే బస్ ఎక్కిన తర్వాత సాయంత్రం వెళ్ళే త్రోవలో సింహాచలం దేవస్థానం దర్శనం చేసుకోని అక్కడ్నుంచి తిన్నగా అన్నవరంకు పదున్నర గంటలకు చేరుకున్నాము అయితే పదిన్నర గంటలకు గుడి మూసి ఉండటం వలన ఆ రోజు అక్కడే స్టేట్ చేసి మార్నింగే లేచి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనము చేసుకోని అక్కడ నుంచి బయలుదేరి నేరుగా మేము తుని వెళ్ళాము తుని తలుపలమ్మ తల్లిని మేము దర్శనం చేసుకోని అక్కడి నుంచి సాయంత్రం బయలుదేరి ఇంకెక్కడ ఆగకున్నా తిన్నగా తిరుపతి ప్రయాణం చేశాము అయితే తిరుపతి ప్రయాణం దగ్గరికి వెళ్ళేటప్పటికీ చీకటి పడిపోయింది మళ్ళీ అక్కడ కింద తి చిన్న తిరుపతిలో స్టే చేసాము స్టేట్ చేసిన తర్వాత ఉదయం లేవగానే మాలో మా అత్తయ్య గారు మా మామయ్య గారు మా పిన్ని మా బాబాయ్ వాళ్ళ పిల్లలు అందరూ కుడా మొక్కుబడి ము ఉంది అలిపిరి మెట్లు మార్గంలో వాళ్ళు పైకి వచ్చారు మేమందర కలిసి మిగతా వాళ్ళమే బస్సులో పైకి వెళ్ళిపోయాము అయితే వెళ్ళిన తర్వాత రూమ్స్ తీసుకోని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మేము దర్శనానికి వెళ్ళాము దర్శనం అనేది ఇరవై ఎనిమిది గంటలు టైం పట్టింది అయితే ఈ దర్శనం అయిన తర్వాత అందరం కలిసి రాత్రి పదకొండయినప్పటికీ అక్కడ కూర్చోని అంతా చూస్తూ సరదాగా గడిపాము అదేవిధంగా మా పిన్నీ బాబాయ్ వాళ్ళు కూడా మా కన్నా ముందుగా దర్శనం అయిపోయి మాతో పాటు కలిసి వచ్చారు అయితే ఆరోజు అక్కడే ఉండి ఉదయాన్నే అందరం కలిసి మళ్ళీ బయలుదేరి ఏదో యధావిధిగా మేము మా గృహాలకు వచ్చేసాము